నారాయణగూడ నుంచి కాచిగూడకి రావడానికి ఎంత టైం పడుతుంది అండి దానికి కాస్ట్ ఎంత పడుతుంది అండి మీరు ఎంత సమయంలో తీసుకెళ్తారు అంతే సమయం పడుతుంది అండి ఎక్కువ దానికంటే ఎక్కువ కూడా పడవచ్చా పక్కా అంతేనా అండి ఏ మాత్రం రూపీస్ తగ్గవా అండి అంతే కదా కొద్ది తక్కువ సమయంలో తీసుకెళ్తారా అండి చాలా అర్జెంటుగా ఉంది

మాకు కొద్దిగా తక్కువ సమయంలో తీసుకెళ్ళాలి అండి మీరు అనుకున్న రేటు కూడా చాలా ఎక్కువుంది అదే నారాయణగూడ నుంచి కాచిగూడ వరకు కా కు కాచిగూడ రూట్ నుంచి మళ్ళీ ఇటు దిల్షుఖ్నగరు ఎంత తొందరగా అయితే అంత మంచిది అండి మరి మీకు రావడానికి ఎంత సమయం పడుతుంది అండి నారాయణగూడకు తొందరగా వచ్చేస్తారా అండి కొద్ది తొందరగా రండి మాకు వెళ్ళాలే ఓకే సరేనండి రండి నారాయణగూడ నుంచి దిల్షుఖ్నగర్కు డన్ అండి